చెప్పండన్నా అవును ఇబ్బందంటే ఇప్పుడూ దెబ్బలంటే అన్నా అన్న చూడండి నేను అంత ఫాస్ట్గా నడుపుతానంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేనిదే నేను ఉట్టిగానే ఎంతపడితే అంత లేపి నేను నడపలేను కదా నాకూ టెన్ ఇయర్స్ దాకా ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు ఎక్కడ ఎట్ల ఎట్ల నడపాలన్నది మినిమమ్ తెలుసు మీరు నన్ను నమ్మి ఎక్కినప్పుడు మిమ్మల్ని ఎంత సేఫ్గా తీసుకపోవాలో నాకు తెలియదా మీరు కంప్లైంట్ ఇస్తారు నా మీద అదే అన్నా నాకు మినిమమ్ అందాజ్ లేనిదే నేనంత ఫాస్ట్ పోను కదా మీరన్నట్టు నాకు కూడా భయముంటుంది కానీ నాకు నమ్మకం ఉన్నది నేనేది ఎంత ఎంత పర్ఫెక్ట్ పోవాలో నాకు తెలుసు అందుకే నేను పోతాన్నా ఆల్ట్ పాల్ట్ అయితే నడపను కదా నాతో ఆర్టిసిలో ఎందుకొస్తుందండి నాకు అర్థం కాదు అవును బ్రో నేనేమంటాన్నా ఫస్టు అది దేనికన్నా గుద్దుకుంటే పోయేది నేనే కదా నాకు గా ఇంత ఉండదా నీకంటే ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే నా ప్రాణాలు నన్ను నమ్మి ఇంకో యాభై మంది ఎక్కినారు కాబట్టి నాకు కూడా భయముంటుంది కానీ మీరనుకున్నట్లు నాకేమి నడప రాదు అనుకుంటున్నారేమో నేను మస్తు పెర్ఫెక్ట్ డ్రైవర్నే కాకపోతే నా డ్రైవింగ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది అంతేగానీ నేను ఎక్కడ ఇంతవరకు ఏ మిస్టేక్ రాలేదు మీరిట్లా కంప్లైంట్ ఇస్తే నా జాబ్కి ఏమన్నా అదవుతుంది కదా ఓకే ఓకే బ్రదర్ సారీ ప్లీజ్ ఏమనుకోకండి ఇంకోసారి ఇది జరగదు చూసుకోండి ఇంకోసారి జరగదు చెప్తున్నా త్యాంక్ యూ బ్రదర్ ఓకే ఓకే బ్రదర్